మొక్కల్లో రకాలు అనేవి తెలుసుకోవటానికి నేనైతే ఆంధ్రలో మనకి ఇక్కడ యానం దగ్గర ఫ్లవర్ ఫెస్టివల్స్ అని జరుగుతు ఉంటాయండి వాటిల్లో అయితే మనకి విడ విడివిడిగా కూడా మనకి అన్ని చూపించి వాటి గురించి నేర్పించడం అనేది జరుగుతుంది ఇందులో కూడ నేను చాలా రకాలు మొక్కల గురించి తెలుసుకున్నాను అందులో ఇంకోటి ఏంటంటే ఒకటి మనకి బెంగుళూరులో ప్రత్యేకంగా పూసే అటువంటి పువ్వులు గురించి అక్కడ యానం నర్సరీలో అది మేము తెలుసుకోవడం జరిగింది అది ఎలా పెంచాలి ఏంటి వాటిని పెంచటానికి ఎలాంటి వాతావరణం ఉండాలి అనేది కూడ వాళ్ళు చాలా డిటైల్డ్గా చెప్పారు అక్కడి నుంచి అయితే మేము ఒక అందమైన ఒక ఫ్లవర్ని తెచ్చుకున్నాం దాని పేరు లిల్లీలా ఉంటుందండి బెంగళూరు లిల్లీ అంటారు దాన్ని అదైతే చాలా బాగుంటుంది అదేంటంటే ఒక దుంప ఉంటుంది లోపల నుంచి అలా కాండం పెరిగి మనకు ఒక ఫ్లవర్లాగా వస్తుంది అన్నమాట దానికైతే చల్లని వాతావరణం ఉంటే అది పెరుగుతుంది అనమాట ముఖ్యంగా ఈ శీతకాలంలో పెరుగుతుంది అది మా ఇంట్లో ఉండడం వల్ల మేము చాలా దాన్ని బాగా చూసుకొని చాలా పువ్వులు పూస్తు ఉంటుంది ఈ సీజన్లో చలికాలంలో ముఖ్యంగా పూస్తు ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే రాజమండ్రి దగ్గర కడియం నర్సరీ అనేది చాలా ఫేమస్గా ఉంటుంది అక్కడైతే రకరకాల మొక్కలు రకరకాల చెట్లు ఇంకా మనకి చూపించి వాటి యొక్క ఉపయోగాలు అవి కూడా చెప్తు ఉంటారు అందులో నుంచి కూడా మేము చాలా రకాలైనటువంటి పూల మొక్కలు ఇంకా కాయగూర మొక్కలు కూడా తెచ్చుకుని పెంచుకుంటున్నాం